నా పేరు వెంకటేష్ నేను మీ ట్రావెల్ ఏజెన్సీ నుండి వచ్చే బుధవారానికి కార్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నానండి నేను ఇక్కడ నుండి అంటే మనం ఉన్నాం కదండి ఈ ఊరి నించి అదేమంటారు విజయవాడ విజయవాడ వరకు మా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించాలి అనుకుంటున్నానండి ఒకా టూర్ వేసుకున్నాం మేము అక్కడ ఏదో పార్క్ ఉన్నది అలాగే లేజర్ షో లైట్ లాంటిది ఏదో ఉంది మా ఊరు దాని గురించి అని మా కుటుంబ సభ్యులు అందరం కలిసి అక్కడికి వెళ్లాలనుకుంటున్నాము మీ దగ్గర ఆ రోజుకి ఏమేమి ఆ అందుబాటులో ఉన్నాయంటారండి అంటే కార్లు ఉన్నాయి కదండి ట్యాక్సీ లైనా కాని కార్లు అయినా కాని డ్రైవింగ్ మాకు ఇచ్చేసినా పర్లేదు లేదా డ్రైవర్ని పంపినా పర్లేదు అండి మాకు రెండిట్లో ఏదైనా పర్లేదు ఇప్పుడు నాకూ ఆ ఆరుగురు పట్టే కారు కావాలండి ఆరుగురు పట్ పట్టేది మినిమం తక్కువలో తక్కువ ఆరుగురు ఉంటాం అంటే మాములుగా అయితే ఏడుగురమండి ఆరుగురు అయితే మేం అడ్జస్ట్ చేసుకుంటాం ఒక్కరే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నాకు అది ఉంటుంది కదండి ఇన్నోవో ఇన్నోవోలో వెళ్లాలనిపిస్తుంది అండి ఎందుకంటే అది ఆ కార్ అనేది చాలా సున్నితంగా వెళ్తూ ఉంటుంది ఆ కార్ అనేది ఉన్ ఆ రోజుకి అందుబాటులో ఉంటుందా లేదో కొంచెం చెప్తే దాన్నే బుక్ చేసుకుంటానండి లేదు అది అందుబాటులో లేదంటారా ఆ బుధవారానికి మీకు మీ దగ్గర ఉండే ట్యాక్సీలు ఏమేమి ఉన్నాయి చెప్తే నేను దాన్నే బుక్ చేసుకుంటానండి ఎందుకంటే నాకు ఆరు నుంచి ఏడుగురు మంది పట్టే బండి కావాలి అలాగే డ్రైవర్ ఇచ్చినా పర్లేదు నన్ను సెల్ఫ్ డ్రైవ్ చేసుకోమన్నా పర్లేదు ఇలా ఆ రోజుకి ఏడు మంది పట్టేలాగా ఏ కారుందో నాకైతే ఇన్నోవాలో వెళ్లాలని ఉంది ఒకేలా మీ దగ్గర ఇన్నోవా ఆ బుధవారానికి కుదరకపోతే ఏదో ఒక కారుని నాకూ పురమాయించి బుధవారం పొద్దున ఏడింటికల్లా మా ఇంటి దగ్గరికి పంపిస్తారని నేను కోరుకుంటున్నాను ఇదిగోండి కారుకి అడ్వాన్స్ అడ్వాన్స్ డబ్బులు మీకు కార్ ఇంటికి వచ్చిన తర్వాత మిగతాది అనేది చెల్లించడం జరుగుతుంది ఆ కార్ డ్రైవరు నెంబర్ కూడా నాకు పంపండి నా నెంబర్ కూడా మీ బుక్లో రాశాను సరేనండి ఉంటామరి